తెలుగు భాషలో ఐదు భాషాభాగాలు ఉన్నాయి నామవాచకం సర్వనామం విశ్లేషణం క్రియా అవ్యాయం తెలుగు భాషలో క్రియలు సమాపక అసమాపక సంయుక్త స్వతంత్ర క్రియేత అక్రియేత క్రియాపూర్వక క్రియ పర్యాయక మొదలైన అనేక రకాలుగా విభజింపబడ్డాయి తెలుగు భాషలో సందులు అనేవి రెండు పదాలను కలిపేటప్పుడు అవి కలిగే మార్పులను సూచిస్తాయి తెలుగు భాషలో ఇరవైరెండు రకాల సందులు ఉంటాయి తెలుగు భాషలో లింగం వచనం సంఖ్య కాలం స్థలం కారణం యోగ్యత అభిప్రాయం మొదలైన అనేక ధర్మాలు ఉన్నాయి తెలుగు భాషలో దని ధ్వనితత్వం అనేది ఒక ముఖ్యమైన లక్షణం ధ్వనితత్వం అనేది ఒక పదం యొక్క అర్ధాన్ని మార్చే ధ్వని మార్పు తెలుగు భాషలో అన్య దేశం భాష పదాలను తెలుగు భాషలోని అక్షరాలలో అనుగుణంగా మార్చే వాడకం ఒక సాధారణ పద్ధతి తెలుగు భాషలో చాలా ప్రాచీనమైన సాహిత్యం ఉంది తెలుగు భాషలోని కొన్ని ప్రాముఖ్య సాహిత్య రచనలు రామాయణం పురాణం మహాభారతం ఇతిహాసాలు మొదలైనవి తెలుగు భాషలో ఒక సంపన్నమైన మరియు సమగ్రమైన భాష ఇది దాని సొంత ప్రత్యేకమైన లక్ష లక్షణాలను కలిగి ఉంది ఇది దానిని ఇతర భాషల నుండి భిన్నంగా చేస్తుంది